హలో అవునండి అవును నమస్తే అండి ఓకే

ఓకే మంచి ప్లేస్ అండి అది హా అండి అరకు వ్యాలీ రిసార్ట్స్ మొత్తం సిక్స్ డేస్ అన్నారు కదా అరకులో ఒక త్రీ డేస్ ఉండండి ఇంకా త్రీ డేస్ పైన మీరు క్యాంప్ వేసుకొని ఉండవచ్చు వ్యాలీ పైన హా ట్రెక్కింగ్ వెళ్ళవచ్చు మీకు ఫుడ్ అంతా కూడా అక్కడే అరెంజ్ చేస్తాము నాన్ వెజ్ వెజ్ కాని రెండు ఉంటుంది సో మీకు అక్కడే టెంట్ క్యాంప్ చేసేస్తారు ఫైర్ క్యాంప్స్ స్పీకర్స్ అన్ని ఇస్తారు సో మొత్తం ప్యాకేజీ అంటే మీకు అరౌండ్ విత్ వెహికల్తో పాటు మీకు ఒక సెవెంటీ థౌసండ్ వరకు అవ్వచ్చు సిక్స్ డేస్కి విత్ ఫుడ్ అకామిడేషన్ వెహికల్ అన్నిటికీ మీరు ట్రైన్లోన బస్లోన వచ్చేది ఓకే వచ్చేశారు మేము టెంపో తీసుకుని వస్తాము సిక్స్ మెంబెర్స్ అన్నారు కదా సో మిమ్మల్ని అక్కడే పిక్ చేసి అరకు స్టేషన్లో పిక్ చేసుకుని మీకు అరకు అంతా చూపించి మళ్ళీ లాస్ట్ త్రీ డేస్ మీకు వ్యాలీకి తీసుకెళ్తాం హా హా వాటర్ఫాల్స్ వాటర్ఫాల్స్ అక్కడ ట్రైబల్స్ ట్రైబల్స్ విలెజెస్ అవంతా ఉంటాయి అండ్ కేవ్స్ ఉంటుంది సో అవన్నీ మీకు ఆ త్రీ డేస్లో కవర్ చేస్తాము హా సేఫ్టీనే అక్కడ మావాళ్ళు సెక్యూరిటీస్ మావాళ్ళు అందరూ కూడా ఉంటాము మేం అంతా కూడా ఉంటాం సో నో ప్రాబ్లమ్ అంతా సేఫ్టీ పంపించండి ఓకే సరే సార్ మాది ఇదే వాట్సాప్ నెంబర్ దీనికి షేర్ చేసేయ్యండి మేము డీటైల్స్ మీకు షేర్ చేస్తాం ఓకే మ్యాడమ్ యా థ్యాంక్ యూ